నేను సేకరించాలి అనుకున్నటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించినటువంటి పూర్తి స్థాయి అధ్యయనం కోసం అని వాటి గురించి అర్థం చేసుకోవడం కోసం అది ఎక్కడ దొరుకుతుంది లేక ఎలా మనకు దొరుకుతుంది అనేటువంటి విషయాలల కోసం చాలాచోట్ల నేను అధ్యయనం చేయడం పరిశోధన చేయడం జరుగుతూ ఉండేది ఇలా చేయడం ద్వారా ఆ వస్తువు యొక్క సేకరణ గురించి నటువంటి విషయాలు బాగా అర్థం చేసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ మొత్తంలో సేకరించడానికి అవకాశం కలిగింది